నేను దగ్గరలోని పట్టణాలకు రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు కొన్ని భద్రతాపరమైన ఆందోళలు అనుభవంలోకి వచ్చాయి అవి ఏమనగా నేను అరకుకి ప్రయాణించేటప్పుడు దారిలో కొంతమంది కొంతమంది మనుషులు మా ప్రయాణానికి అడ్డుగా వచ్చి మమ్మల్ని డబ్బులు ఇవ్వమని బె బెదిరించారు దానితో మేము ఏమి చేయలేక వారికి డబ్బులు ఇచ్చి మా ప్రయాణాన్ని కొనసాగించాము అలాగే నేను అనికాదు ఎవరైన కొండ కొండ ప్రయాణాలు చేసేటప్పుడు అంటే కొండల మీద నుంచి ఎక్కి దిగేటప్పుడు కొంత మంది అడవి ప్రాంతాలలో వివిధ మనుషులు ఉంటారు వారు తమ ప్రయాణాలను బస్సులను వాటిని ఆపి డబ్బులను ఇవ్వమని బెదిరించి వారు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తారు ఈ విధంగా ఎక్కువ అడవి ప్రాంతాలలో భద్రతాపరమైన ఆందోళనలు జరుగుతాయి అలాగే అడవి ప్రాంతాలలో ఎక్కువ ఆదివాసులు ఉంటారు వారు తమకు ఆహరం కోసం మనుషులను ఇబ్బంది పెడతారు ఇది సరైన సరైనది కాదు కాకపోతే మనకు ఏమి చేయడం మనకు దారి అదే కాబట్టి మనం ఆ దారిలో వెళ్తాము ఈ విధంగా ఈ విధంగా కొన్ని ఆందోళనలను తెలుసుకోవచ్చు అంటే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు